ఒకసారి నేను ఒక రుచికరమైన కేక్ ను వండడానికి ప్రయత్నంచాను కాని అది బాగా అడ్డంగా వచ్చింది కేక్ పొడిగా మరియు సువాసన లేకుండా ఉంది నేను దానిని నా కుటుంబానికి అందించ్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి దాని రుచి చూసి చాలా ఘోరంగా అలాగే దారుణంగా ఉంది అని చెప్పారు నేను చాలా నిరాశ చెందాను నేను నా తప్పును గుర్తించాను నేను కేక్ ను తయారు చేయడానికి సరైన పదార్థాలను ఉపయోగించలేదు అలాగే వాటి కొలతలను నేను సరిగ్గా వేయలేదు నేను నా తప్పుల నుండి నేర్చుకున్నాను అలాగే నేను మళ్లీ ఆ తప్పును చేయకుండా ఉండడానికి నేను ఆ కేక్ నుండి కోలుకోవడానికి నేను మళ్ళీ కేక్ ని వండడానికి ప్రయత్నించాను నేను నా తప్పులను సరిదిద్దడానికి మరియు నా వంట నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి నా వంతు కృషి చేశాను ఈ సారి నా కేక్ చాలా రుచికరంగా అలాగే చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరు వంటల్లో దారుణమైన వైఫల్యాన్ని ఎదురుకుంటారు ఇది జరిగినప్పుడు మీరు మీ తప్పుల్నుండి నేర్చుకోవాలి మరియు మళ్ళీ అదే తప్పును చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి